నమస్తే అండి చెప్పండి ఓకేనండి ఇది సరే చెప్పండి

ఓకే

ఓకే అండి

ఇపుడు ఎంత కట్టాలండి మామూలుగా పర్ మ్యాన్

ఓకే ఓకేనండి

ఓకేనండి ఓకే ఓకే అండి కడతామండి అయితే మేము

ఓకే అండి ఓకే అండి